ఎద్దుల బండి పందాలు గొర్రెలు కోళ్లు పందాలు అంటే మేం కోళ్లు పెంచుకునే వాళ్లమీ మా ఇంట్లో కోళ్లు కోడి పుంజులు బాగా దానికి మంచి బలమైన ఆహారము అవన్నీ పెట్టి అవి పెద్దయ్యాక పందెం కోళ్ళుగా తయారు చేసే వాళ్లమీ భీమవరం కోడి పందాలక్కూడా ఓ కోడిని పట్టుకొని వెళ్లి పదివేల రూపాయలు గెలిచాం నా కోడి గెలిచింది ఆ పది వేలు పెట్టి నేనింకో రెండు కోళ్ళు కొనుక్కొని దాన్ని పిల్లలు చేయించి వచ్చిన కోడిపుంజులన్నిటికీ బలమైన ఆహారం పెట్టి కోడిపందాలకు నేను పంపించేదాన్ని అన్నిట్లో విజయం సాధించేదాన్ని దానివల్ల మాకు చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉండేది